చెప్పండి కాకా కాకా ఇక్కడ మేము ఒక ఫ్యామిలీ రూమ్ తీసుకోవడానికి వచ్చినామె అయితే ఇక్కడ నెంబరు డబల్ లాస్టుకు డబల్ వన్ ఉన్నది మీదేనా అదే అదే నెంబర్ల డబల్ వన్ నెంబర్ మీదే కదా దానికి అది చూసి ఫోన్ చేసినాం కాకా అయితే మాకు రెంట్కు రూమ్ కావాల్నే ఇక్కడ ఏడ మంచిర్యాలేనా మీది లే లే బ్యాచిలర్ కాదు కాకా మేము ఫ్యామిలీతోనే ఉంటామే ఫ్యామిలీతోనే ఉంటాం మేం అదే ఎక్కడ మంచిర్యాలలోనే కాకా మీది మంచిర్యాలేనా మేము నలుగురం ఉంటాం కాకా రెంట్ ఎట్లుంటుంది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎక్కువగా బాపు కొంచెం తక్కువ చూడలేదే అట్ల కాదయ్యా అంటే కాలేజీకి పోయే పోరడునెేమి కాదు కదా బాపు నేను

అందుకే ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేల లోపు చూసినావనుకో నాకేమన్నా మూడు వేలకైతే రైట్ బాపు మూడు వందలు చూసుకోలే కదా కాకా నువ్వు కొంచెం ఇక అంతేగాని ఇక్కడ ఏమైనా తక్కువ దొరుకుతుందేమో అంటే ఎవరైనా మీ మిమల్ని అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయితేనే అంటేనే మీ నెంబర్కి చేసినా కదా బాపు నువ్వు అట్లా అంటే ఎట్లా అయ్యా అవును అవును నిజమే నిజమే అది నిజమే కానీ ఇక చూడండి బాపు నువ్వే ఏమన్నా తక్కువ చెయ్యాల్నే మూడు వేల మూడు వందలకు బరాబర్ బాబాయ్ ఓకేనా కాకా ఓకేనే ఓకే ఓకే మంచిది బాపు